మనం చూసుకున్నట్లయితే బైకింగ్ చేసేటప్పుడు రోడ్డుపై కొన్ని ముఖ్యమైన సాధనాల నుంచి లేదా పరికరాలు మీతో ఉండడం చాలా అవసరం ఇవి ప్రమాదం నుంచి కాపాడడమే కాకుండా కాపాడడమే కాకుండా బైక్ సమస్యలు కూడా సులభంగా పరిష్కరించడంలో సహాయపడతాయి మీతో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన పరికరాలు పంచర్ కిట్ చావో సెట్ స్పేర్ టైట్ చెక్రం రింగ్ ప్లగ్స్ బైక్ లైట్ అండ్ రిఫ్లెక్టర్స్

ఇలా ఇవి ఇటువంటి సంబంధించినవి పరికరాలు ఉండాలి పంచర్ కిట్ అంటే దీనితో మీరు ఇబ్బంది లేకుండా మరమత్తు చేసుకోవచ్చు పంచర్ అయ్యుంటే అదే అలాగే చావో సెట్ అంటే వీటిలో స్క్రూడ్రైవర్స్ అల్లన్ చావాలు ఎలీఫ్ మరియు మరెన్నో సాధనాలు ఉంటాయి బైక్ భాగాలు తగిలిపోతే లేదా సర్దుబాటు చెయ్యవలసినప్పుడు ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది స్పేర్ టైర్ గురించి మనం తెలుసుకున్నట్టయితే టైర్ డీఫ్లేట్ అయితే ఈ కిట్తో మీరు చల్లగా గాలి పాలుగా చెయ్యవచ్చు చక్రం రింగ్ ప్ర అంటే సాధారణంగా రింగ్ సర్దుబాటులో సహాయం చేస్తాము చేస్తాయి బైక్ లైట్ లేదా రిఫ్లెక్టర్స్ అంటే రాత్రి సమయంలో లేదా అంధకారంలో సురక్షితంగా ఉండడానికి అవసరం ఫ్లూట్ లిక్విడ్ ఆయిల్ అండ్ హార్న్ అంటే రహదారిపై టైర్ నడుపుతున్నప్పుడు రవాణా అవస్థవంగా పెరిగినా మీకు లిక్విడ్ తీసుకునేందుకు అవసరమౌతుంది బైక్ ఫేల్ అంటే పూర్తిగా బైక్ పని చెయ్యకపోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ కొన్ని సార్లు ఎలాంటి పరికరాలు లేకపోవడం వల్ల అది జరుగుతుంది నేను గతంలో ఒక ట్రిప్లో టైర్లో గ్యాప్ అనుభవించాను అయితే నేను నాకు ముందు చెప్పిన పరికరాలతో నేను బైక్ని మళ్ళీ పని చెయ్యించుకోగలిగాను బైక్ బైకింగ్ చేసేటప్పుడు మనం రోడ్డుపై కొన్ని సాధారణ సాధనాలు ముఖ్యమైనవి చేస్తూ ఉంటాము లేదా పరికరాలు మీతో ఉండడం చాలా అవసరం ఈ ప్రమాదం నుంచి మనం కాపాడడమే కాకుండా బైకింగ్ సమస్యలు ఇంకా అలానే మనకి సంబందించిన బైక్ వార్ బైక్తో మనకి మనకి వచ్చే సమస్యలను సులభంగా మనం పరిచ సులభంగా మనం కాపాడుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు ఈ విధంగా మనకి బైకింగ్ చేసేటప్పుడు మనకి ఈ పరికరాలు సులభంగా ఉపయోగపడతాయి మీతో ఉండాల్సిన ఈ ముఖ్యమైన పంచర్ కిట్టు అదే విధంగా చావో సెట్ అంటే మల్టిపుల్ టూల్ అని అదేవిధంగా స్పేర్ టైర్ ఇన్ఫ్లేటర్ సివో టూ కిట్లు అని అలాగే చక్రం రిమ్ ప్లగ్స్ అని అలానే బైక్ లైటింగ్ అండ్ రిఫ్లెక్టర్స్ అని అలానే ఫ్లయిట్ లిక్విడ్ అని ఈ విధంగా మరి ఎన్నో ఇటువంటి పరికరాలు మనం వాడడం వల్ల బైక్తో మనం ప్రయాణం చేసేటప్పుడు ఇవి వాడటం వల్ల బైక్కి వచ్చే సాధా కొన్ని ఈ యొక సమస్యలను మనం సులభంగా పరిష్క పరిష్కరించుకోడంలో ఉపయోగపడతూ ఉంటాయి సహాయపడుతూ ఉంటాయి అలానే మనం ముఖ్యంగా బైకింగ్ చేసేటప్పుడు ఈ యొక్క ద్విచక్రంలో ఉండే గాలిని అలానే మిగతా ఒక భాగాలన్నిటిని సరి చేసుకుని చూసుకుని చేసుకోవాలి నడపాలి